మా ఊర్లో అయితే ఎక్కువగా అరకు చూడడానికి వనజంగి చూడడానికి లేదా పాడేరు ఇలాంటివే కాకుండా ఎక్కు ఎక్కువ గుడులు గానీ టెంపుల్స్ గానీ ఇలాంటివన్నీ చూడడానికి ఎక్కువ మగ్గుచూపిస్తారు అంటే ఎందుకంటే ఊర్లో ఉండి ఉండి ఒకటేసారి మనం బయటకొచ్చేసరికి ఆ పచ్చదనం ఆ గాలి మొత్తంమంతా కొంచెం వేరేగా ఉంటుంది అంటే మన ఊర్లో ఉన్నట్టు కాకుండా కొంచెం వేరేగా ఉంటుంది దాని వల్ల ఏంటంటే వీళ్ళందరూ కొంచెం ఎంజాయ్ చేస్తారు మా ఊరు వాళ్ళందరూ అయితే ఈ అరకు వ్యాలీ ఇవన్నీ చూడటానికి బాగా ఇష్టపడతారు అండ్ ఇంకోటేంటంటే మాకు కొంచెం దగ్గర అరకు దానివల్ల ఎక్కువ అక్కడికెళ్ళడానికి ఇష్టపడతారు అక్కడ ఏంటంటే బుర్ర గుహాసు కటిక వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చూసి మాకు ఎప్పుడు అంటే ఎన్నిసార్లెళ్ళినాసరే బోర్ కొట్టదు అంత చూడాలనిపించే ప్లేస్ అది అలానే వనజంగి కూడా వనజంగీ కూడా కొంచెం ట్రక్కింగ్లాగుంటుంది అది అందరూ ఎంజాయ్ చేసుకుంటా ఎక్కుతారు చాలా బాగుంటుంది దాని దాన్ని వాతావరణం గాని దాన్ని పచ్చదనం గాని అన్నీ చూడడానికి చాలా బాగుంటాయి ఏదైనా పిక్నిక్ లాంటిది పెట్టుకున్నప్పుడు గానీ ఇలాంటి వాటిల్లో మొత్తం ఫ్యామ్ ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి అక్కడికెళ్ళడం అక్కడి నుంచి అందరూ ఒకటే దగ్గర భోజనం చేయడం దానివల్ల అందరూ కొంచెం ఊర్లో ఉండకుండా అలా అటువంటి బయట ప్లేసెస్కి ఎక్కువ వెళ్తారు అరకు గానీ వనజంగి గానీ లేదా పాడేరు గానీ ఇలాంటి ప్లేసెస్కి ఎక్కువెళ్ళడం వల్ల వాళ్ళకి ఇంకంతా అంటే ఒక నెలకు నెలలో ఒకసారి అన్నా సరే అలా వెళ్ళేసరికి కొంచెం ఆనందంగా ఉంటారు వాళ్ళు ఆ ప్లేసెస్ అన్ని చూసేసరికి కొంచెం వాళ్ళకి బుర్ర కూడా కొంచెం బుర్రలో ఉన్న స్ట్రెస్ అనేదంతా పోయి వాళ్ళు హ్యాపీగా మూవ్ అవుతారు మా ప్రాంతంలో ఉన్నోలందరికీ అలానే కొంచెం అరకు లాంటి ప్లేసెస్ అలాంటివంటే కొంచెం ఎక్కువ ఇష్టపడతారు